స్పీక్ అవుట్ ది ఫాలోయింగ్ నేమ్స్ ఆర్ టైటిల్ ఫర్ పేపుల్ వెంకటేష్ శ్రీకాంత్ రవితేేజ చిరంజీవి ఆది అల్లుఅర్జున్ రామ్చరణ్ పవన్కళ్యాణ్ బాలకృష్ణ సందీప్ కార్తీక్ రవి వరుణ్తేజ్ సాయిధరమ్తేజ్ జ్యోసఫ్ నితిన్ ఎన్ టీ ఆర్ కృష్ణా రాఖీ మహేష్బాబ్ నాగచైతన్య సుధీర్ నిఖిల్